సార్ నమస్కారం అండి మినిస్టర్ గారు చెప్పండి ఏ ఏ సరే చెప్పండి ఆ ఉన్నారు అండి అంటే ఇప్పుడు భక్తుల రద్దీ అనేది పెరుగుతుంది కదండీ ఈ పెరుగుతున్న క్రమంలో మనకి ఈ దారి పొడవునా కొన్ని వసతులు అనేవి ఏర్పాటు చేయాలని కోరదామని మీతో మాట్లాడుతున్నాను అదేనండీ ఇప్పుడు భక్తులకి కొన్ని వసతి గదులు అనేవి మళ్ళీ గదుల్లో కూర్చుంటానికి ప్లస్ మనకి వాళ్ళకి నీటి సరఫరా అనేది కొద్దిగా ఆహారం అనేది కొద్దిగా మనం వాళ్ళకి అందిస్తే కనుక భక్తులు స్వామి వారి దర్శనం అనేది కొద్దిగా ఆనందంగా చేసుకుంటారు అండి అలసిపోకుండా అవి సరిపొవట్లేదు అండి అక్కడక్కడా ఉన్నమొల కొందరు భక్తులకి అందుతున్నాయి కొందరు భక్తులకి అందట్లేదండీ అది ఇంకా మనకి బయట పార్కింగ్ ఏరియాలో కూడా రద్దీ అనేది బాగా పెరిగిపోతుంది అండి భక్తులు ఎక్కువగా రావడం మూలా ఆ బండ్లు అనేవి కార్లు అనేవి రోడ్డు మీద ఎక్కువగా నిలిచిపోతున్నాయి అండి అదే కొద్దిగా ఇంకా పొడిగిస్తే కనుక మనకి షెడ్ అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ వెడల్పు అనేది ఉంటే కనుక మనకి భక్తులు పె పెట్టుకోవడానికి ఎక్కువగా ఉంటుంది అండి స్థలం అంతేను అండి పార్క్ అంతా బాగుంది అండీ వచ్చి భక్తులు మొత్తం బాగున్నాయి అండి అన్నీ బాగున్నాయి బాగున్నాయి అంటున్నారు అందరూ ఒక్క ఈ వసతి గదులు అనేవి కొద్దిగా ఎక్కువ పెట్టి నీటి సరఫరా ఎక్కువ పెట్టి భక్తులకి ఏ ఇబ్బందులు లేకుండా చూస్తే చాలు అండి పెట్టారు అండి అవి కూడా మనకి దారి మధ్యలో కొద్దిగా ఇంకా ఎక్కువగా పెంచితే వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉంటారు అండి అంతే టాయిలెట్స్ అనేవి మనవి ఈ ఎదురు మళ్ళీ మధ్యలో వెనకాల పెట్టించారు అలా ఇంకొన్ని ఇంకా కొన్ని పెంచితే కనుక వారు ఎటు వెళ్ళినా ఇబ్బంది పడకుండా ఉంటారు సరే అండీ సరే అండీ అందరితోనూ చర్చించి మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేద్దురు కానీ ఎందుకంటే భక్తుల కోసమే కదా అండి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అన్నీ బాగానే ఉన్నాయి అండి ఒక్క ఇదే ఇవే అండీ నేను చెప్పినవే నీటి సరఫరా ఒకటి భక్తుల వసతి గదులు ఒకటి పార్కింగ్ ఏరియా ఇవి మెయిన్గా మనం చూసుకుంటే ఇవి ఏ ప్రాబ్లమ్ ఉంది అండి ఏ సమస్య ఉండదు అంటే వాళ్ళు ఇబ్బంది పడరు మనకీ ఇబ్బంది ఉండదు అందరికీ అందుతున్నాయి అండి బాగానే ఉన్నాయి సరే అండి నమస్తే అండీ నమస్తే అండీ